సార్ నమస్తే ఇటు వైపు తిరపతి ఎటు వైపు సార్ గుడికే పాదయాత్ర చేస్తున్నాము సార్ అంటే మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు బాగుంటుందని నిజంగా బాగుంటుందా సార్ అది బాగుంటుంది సార్ అది

అదే విన్నాం సార్ సార్ థ్యాంక్స్

అవునా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్